నాకు ఈ రోజు అస్సలు ఆరోగ్యం అస్సలు బాగాలేదు కాబట్టి నేను ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్దాం అనుకుంటన్నాను ఆ కొంచెం ఆలోచిస్తే మా ఇంటికి చాలా దగ్గరగా ఉండే హాస్పిటల్స్ ఇంకా దూరంగా ఉండే హాస్పిటల్స్ చూద్దామనుకుంటున్నాను మా దగ్గరగా ఎందుకు చూద్దాం అనుకుంటాను అంటే బిన్నీగా వెళ్ళిపోవచ్చు బిన్నీగా నా హెల్త్ ని బాగు చేసుకొని ఇంటికి రావచ్చు కాబట్టి మా ఇంటి దగ్గర ఉండే హాస్పిటల్ వచ్చేసి ఆశ్రయ ఉంది అది వచ్చి కట్టమంచిలో ఉంది ఇంకొకటి లైఫ్ లైన్ లైఫ్ లైన్ అనేది సంతపేటలో ఉంది ఈ రెండు చూసుకుంటే లైఫ్ లైన్ ఆశ్రయ అనేది చాలా దగ్గరగా ఉంటుంది ఇక మా ఇంటికాడ్నుంచి ఆశ్రయాకి హాస్పిటల్ కి ఉత్త పది నిమిషాలు మాత్రం పడుతుంది కాబట్టి ఇప్పుడు నేను హాస్పిటల్ కి వెళ్ళిపోతున్నాను ఎందుకు ఆశ్రయాన్ని తీసుకున్నానంటే అక్కడ చాలా బాగా చూస్తారు హాస్పిటల్ లో ఇంకా మన్ని మంచిగా చూసుకొని మనకు మంచిగా మాత్రలు ఇచ్చి మన్ని అన్ని అడిగి క్లియర్ గా అడిగి మీకు ఏం ప్రాబ్లం ఉంది మీకెందుకు ఒళ్ళు ఇట్లా అయింది అనేది కనుక్కుంటారు కాబట్టి నేను ఆశ్రయ హాస్పిటల్ ని ఆ జ తీసుకుంటున్నాను ఇంకా ఆశ్రయ హాస్పిటల్లు చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంటుంది అక్కడికి వెళ్తే మనకి అన్కంఫర్టబుల్ గా ఉండనే ఉండదు మనకు మన ఇంట్లో ఎలా ఉంటుందంటే అలానే ఉంటుంది కాబట్టి ఆశ్రయాల్లో తీసుకున్నాను ఇంకా ఆశ్రయ హాస్పిటల్ లో డాక్టర్ అనే వాళ్ళు చాలా బాగా చూస్తారు ఉన్నారు మ్యాము ఉన్నారు సారు ఉన్నారు కాబట్టి అక్కడ చాలా బాగా చూస్తారు కాబట్టి నేను ఆశ్రయ హాస్పిటల్ కు వెళ్ళి హాస్ప హాస్పిటల్ కి వెళ్తున్నాను